నాకు ఆరోగ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా ఇష్టం ఆరోగ్యకరంగా అంటే మనకు ఇప్పుడు రోజు తినే విధంగా అన్నం కూరలు వంకాయ కూర ఆలుగడ్డ కూర ఆ రకంగా ఆరోగ్యకరమైన కూరలంటే చాలా ఇష్టం ఇంకా నాకు ఎక్కువ ఇష్టమైన ఆహారం అంటే నాకు బిర్యానీ అనేది చాలా ఇష్టం అది నాకి ఇక్కడ మా ఇంటి దగ్గరలో మెహఫిల్లో చాలా బాగుంటది కాబట్టి నేను ఎప్పటినుంచైనా అక్కడినుంచే ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకొని తింటా నేను లేకపోతే ఆడికెళ్ళి తెచ్చుకుంటా అదే కాకుండా నాకు చాలా అక్కడ బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీ మొత్తం తిన్న తర్వాత లాస్ట్కి ఉల్లిగడ్డలు నిమ్మకాయ వేసుకుని ఇంక లాస్ట్కి ఫినిషింగ్ అప్పుడేమో లాస్ట్కి ముగించే ముగించే ముందు పెరుగు వేసుకుని బిర్యానీలో వచ్చే చికెన్ పీసు చాలా బాగుంటుంది ఇంకా మేము ఆరోగ్యం ఆ ఇంకా చాలా ఇష్టము అదే విధంగా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర మెహఫిల్లో తెచ్చుకుని తింటా ఇంకా ఆరోగ్యకరంగా అంటే మాత్రం నాకు రాగి ముద్ద రాగి ముద్ద చికెన్ కర్రీ తోటి చాలా బాగుంటుంది అది నేను మా దోస్తుగాళ్ళ ఎంబడ అనంతపూర్లో చే అనంతపూర్లో చేసే రాగి ముద్ద చికెన్ కర్రీ చికెన్ కూరతోటి అది మంచిగా రెండిటిని కలుపుకుని తింటే మస్తు ఉంటుంది అది ఇంకా అవే కాకుండా రోజు రొట్టెలు బోండాలు చపాతీలు దోసెలు అవన్నీ కూడా నాకు అన్నీ కూడా ఇష్టమే టిఫిన్ ఉదయం పూట టిఫిన్ అంటే నాకు బోండా ఎక్కువ ఇష్టం బోండా ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటది మంచిగా ఆయిల్లో ఎక్కువ సేపు నూనెలో ఎక్కువసేపు డీప్ మంచిగా వేగి వేగినందుకు అది పెరుగుతోని చేస్తారు కాబట్టి ఇంకా నాకు ఇంకా మంచిగా మస్తు ఇష్టము అది అది చట్నీలో అడ్డుకుని తింటే ఇంకా ఇంకా మస్తు ఉంటుంది టేస్టు రుచికరంగా ఉంటది సాంబార్లో కూడా రుచికరంగానే ఉంటుంది ఇంకా దాంతోపాటు దోశలు ఇడ్లీలు ఉతప్పాలు చపాతీలు పూరీలు పూరీలు అయితే పూరి బీన్స్ కర్రీ బీన్స్ కూర బీన్స్ కూరలో ఏమో బాగుంటుంది ఇంకా ఆలుగడ్డ కుర్మా చేస్తే బాగుంటుంది ఇంకా రుమాల్ రోటీలు ఎగ్ గుడ్డు బుర్జీ ఎగ్ బుర్జీ ఆ రెండిటితో రెండిటిలో అయితే కాంబినేషన్ సూపర్ మ మస్తు ఉంటుంది ఎగ్ ఇంకా రుచికరమైన అంటే నాకు ఇంకా బయట రెస్టారెంట్లల్లా బాగుంటాయి కూగాయాలన్ని ఇంకా ఎక్కువ అయితే నేను మా ఫ్రెండ్స్ ఏం మా దోస్తుగాళ్ళ ఎంబడ బయట తినడానికి బయట తినడానికి ఎక్కువ ఆలోచిస్తా అందరం కలిసి అందరు కలిసి పోవడానికి చాల ఇష్టంగా ఉంటుంది బయట తినడానికి ఏమో మేము ఎక్కువ అయితే ఇంకా బిర్యానీ బిర్యానీ ఏ తీసుకుంటాం ఎప్పుడు బిర్యాని తింటేనేమో బిర్యాని తినడానికి బానే ఉంటుంది దానిలో చికెన్ పీస్ వస్తుంది చికెన్ పీస్ వల్ల చి చికెన్ లెగ్ పీసు చెస్ట్ పీసు ఏదో ఒకటి ఇంక వస్తుంటే దాన్ని తింటేనే ఉంటాం అది తినడానికి అది చాలా బాగా రుచికరంగా ఉంటుంది